భారతదేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలలో రతన్ టాటా ఒకరు ఈయన ముంబైలో జన్మించారు ఆయన టాటా గ్రూప్కు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి రెండువేల పన్నెండు వరకు చెయిర్మెన్గా పనిచేశారు ఆయన నాయకత్వంలో టాటా భారతదేశంలోని అతిపెద్ద మరియు అత్యంత విజయవంతమైన సంస్థలలో ఒకటిగా మారింది రతన్ టాటా ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఆయన టాటా సొసైటీ ఫర్ సోషల్ సర్వీస్కు చెయిర్మెన్గా ఉన్నారు ఇది భారతదేశంలోని అతిపెద్ద దాత సంస్థలలో ఒకటి ఆయన అనేక విద్య ఆరోగ్యం సంరక్షణ మరియు సామాజిక సేవా సంస్థలకు కూడా దానం చేశారు రతన్ టాటా భారతదేశంలోని అత్యంత గౌరవనీయమైన వ్యక్తులలో ఒకరు ఆయన తన వ్యాపార నైపుణ్యం దాతృత్వం మరియు సామాజిక సేవకు గుర్తింపు పొందారు రతన్ టాటా నాలుగు చక్రాల వాహనాలకు చెయిర్మెన్గా పనిచేశారు మన రోజు వాడే విధానంలో ఇది ఒక కొత్త మలుపును సృష్టించింది నాలుగు ద్విచక్ర వాహనాలతో పోలిస్తే నాలుగు చక్ర వాహనాలకు అత్యంత ప్రముఖ స్థానం ఉంది మన రోజు వాడే మన రోజు రోజు వాడే పనులలో అది ఒక ప్రముఖ వస్తువుగా మారింది